హలో అవునండి వర్షం పిడుగులు పడ్డాయి కదా వైర్లన్నీ తెగిపోయాయండి అదే బాగు చేస్తున్నారు మీది ఏ ఏరియా అండి చూసి చెప్పండి అండి పంపించాములేండి అదే బాగుచేస్తున్నాము

బాగుచేస్తున్నారు పంపించాములేండి ఒక గంటాగి ఫోన్ చేసి చెప్పండి హలో ఒక గంటాగి మళ్ళీ మేము పో ఫోన్ చేస్తాములేండి కొద్దిగా కొద్దిగా లేట్ అవ్వచ్చు ఇది ఈ ట్రాన్స్ఫార్మర్ కూడా పేలిపోయింది బాగు చేస్తున్నారు హలో

ట్రాన్స్ఫార్మరు పేలిపోయింది బాగు చేస్తున్నారులేండి సరేలే ఉంటామండి